అక్కడికి వెళ్ళిన తరవాత నేను విద్యకి సంబంధించిన ఒక మంచి బుక్ని తీసుకున్నాను అందులో నేను ఒక టాపిక్ని చదివాను అది చదివిన తరువాత నిజంగా నన్ను ఆలోప ఆలోచింప చేసాయి అవన్నీ

వర్ణించలేము కానీ ప్రస్తుత కాలంలో స్త్రీలు పురుషులకి సమానమైన హక్కులు ఉన్నాయి చదువకోవడానికి ఇంకా చదువుకున్న విద్యకి తగిన ఉద్యోగాలు చేయడానికి కొన్ని హక్కులు నేర్చుకుంటారు అన్నీ తెలుసుకుంటారు మనం జీవన నైపుణ్యతను కూడా ఎలా మెరుగు చేసుకోవాలి ఎలా బాగుండాలి ప్రతి ఒక్కటిని నేర్పిస్తుంది ఈ విద్య అనేది కాబట్టి ప్రతి ఒక్కరు బాగా చదువుకోవాలని నేను కోరుకుంటున్నాను